కోళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి చెయ్యాలి అనేది ఏంటంటే మనము ఎన్ని కోళ్ళను పెంచుతున్నాము వంద కోళ్ళా యాభై కోళ్ళా ఇంకా తక్కువున్నా చూసుకొని దానికి సరిపడే ప్లేసు ప్లేస్ అయిపోయి ప్లేస్ చూసుకొని దానికి ఒక షెడ్డు కోళ్ళని ఏ విధమైన షెడ్ అంటే మామూలుగా మనము గోడల్లాగా వేసేసి లేకుంటే జాలేసుకోవచ్చు పించింగ్లాగా వేసి పైన షెడ్ రేకులేసుకొని మినిమం ఒక గుంటలో ఒక వంద కోళ్ళు ఇది చెయ్యొచ్చు మనము ఇక ఆ షెడ్ వేశామంటే అన్నీ కోళ్ళను పొదిగించయడానికైనా పిల్లల్ని చూసుకోవడానికైనా వాటికి సంబంధించిన ఫుడ్ కానీ ఇట్లా ఇవన్నిటినీ మనము ఆ షెడ్లో పెట్టుకోవచ్చు ఇక కోళ్ళని అంటే లాభమా నష్టమా అనేదంటే లాభమే మనం చూసుకునేదాన్ని బట్టి ఏదైనా మనము ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిగా వాటికి ఏమైనా జబ్బులుస్తున్నాయా సమ్మర్ సీజన్ అయితే కొంచెం వాటికి కష్టంగా ఉంటుంది ఎండలు పడక హీట్కి అలా ఆ